హలో నమస్తే సార్ సార్ నాకు అలాగే మా పిల్లలకు బూట్లు మరియు చెప్పులు కావాలి తప్పకుండా కూర్చుంటాము అవునండి అది తెలిసే వచ్చాము సార్ ఈ బూట్లు ధరలు కొంచెం చెప్తారా అలాగే సార్ ఇవి కాకుండా ఇంకా కొత్త రకం బూట్లు ఉన్నాయా అయితే అవి చూపించండి ఇవి చాలా బాగున్నాయి దీని ధర ఎంత చెప్పండి సరే సార్ ఈ రెండు జతలు ప్యాక్ చేయండి అలాగే చెప్పులు కూడా చూపించండి అవును చాలా బాగున్నాయి ధర ఎంతో చెప్పండి మాకు తక్కువ రేట్లో కావాలి సరే బాగా తగ్గించాలి మరి ఎక్కువ మాత్రం చెప్పకండి ఈ మూడు జతలు ప్యాక్ చేయండి అలాగే ధన్యవాదములు